హలో ఇది రవాణా ఏజెన్సీ అండి నేను ఎప్పుడూ నేను నా స్నేహితులు తరచుగా మీరు ఏజెన్సీ నుంచే మేము ట్రిప్పుకు వెళ్ళే వాళ్ళము వెళ్తూ ఉంటాము కాబట్టి ఈసారి కూడా నేను మా ఫ్రెండ్స్తో కుటుంబ సభ్యులతో ట్రిప్పు కోసం ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను మేము మీ ప్రా తరచుగా వచ్చే ప్రయాణికులలో ఒకరం కాబట్టి మీరు తగ్గించే అవకా తగ్గించని అని అడుగుతున్నాను రేటు ఎంత ఇవ్వగలరు అడుగుతున్నారు మీరు మామూలుగా అయితే ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎప్పుడూ మీకే రవాణా ఏజెన్సీకే మీ ట్రిప్ కోసం తరచుగా మీ బుకింగ్ మీ దానికోసమే ఎక్కువ బుక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్లో మాకు డిస్కౌంట్ చేసి ట్వెల్వ్ థౌజండ్కి మాకు తగ్గించి ట్రిప్ కోసం మీరొక ట్యాక్సీని బుక్ చేసి బుక్ చేసి పంపిస్తారని అనుకుంటున్నాము మేము వెళ్ళాలనుకుంటుంది కాశీ టు కాశీకి వెళ్ళాలనుకుంటున్నాము కాబట్టి మీరు మాకు ట్వెల్వ్ థౌజండ్కి తగ్గించి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మీ డైలీ మేము తరచుగా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణం కానీ పెళ్ళిల్లకి కానీ టూర్లకి కానీ స్నేహితులతో మా కుటుంబ సభ్యులతో ఎప్పుడు కానీ మేము మీ రవాణా ఏజెన్సీకే వచ్చి మేము బుక్ చేసుకునే వాళ్ళము కాబట్టి మీరు ఈ మీరు ఖచ్చితంగా మీరు మాకు డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సిందిగా ఇవ్వాలి కాబట్టి మీకు అందుకే మేము ఈసారి కుటుంబం అంతా కలిసి కాశీకి వెళ్ళాలని ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము కాబట్టి ఈ ట్రిప్ కోసం మీరు ట్వెల్వ్ థౌజండ్కి మాకు ట్రిప్ను అందచెయ్యాలని కోరుతున్నాము